పిల్లల్లో పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం ఎందుకంటే పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు కాబట్టి వారికి మనం పరిశుభ్రత నేర్పించాలి వ పాఠశాలలో పిల్లలకు చాలా నేర్పించాలి ఏ విధంగా నేర్పించాలంటే వాళ్ళకు మనం యాక్ట్ చేసి వారికి నేర్పించాలి అదేవిధంగా మనము చేసి వారికి చూపించాలి అనరు అన అపరిశుభ్రంగా లేకుంటే వారు అనారోగ్యానికి గురవుతారని మనం చెప్పాలి ఈ విధంగా వారిని మనం ప్రోత్సహిస్తూ ఉండాలి అదేవిధంగా వారికి ఏ విధంగా ఉండాలో కూడా చెప్పాలి